హలో చెప్పండి మ్యామ్ చెప్పాలండి ఇప్పుడు మనం ఏ ఏ వాళ్ళని చె సెక్యూర్గా చూసుకోవాలని మనం మనం విజిట్ చేసే ప్లేసెస్ కూడా వాళ్ళకన్నిరకాలుగా ఇట్ల ప్రతి ఒక్కటి ఉంటుంది కదా దాన్ని వాళ్ళకి డీటైల్గా ఎక్స్ప్లెయిన్ చేయమ మళ్ళీ గ్రూప్ అందరూ వాళ్ళిష్టం ఇష్టమైన ప్లేసెస్కి అటు ఇటు కొందరు కొంతమంది అటు పోతారు కొంతమంది ఇటు పోతారు కదా గ్రూప్గానే తీసుకోవాలి గ్రూప్గానే తీసుకు రావాలి అని చెప్పారు ఇంకొకటి సెక్యూరిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పారు మళ్ళీ ఇంకా వాళ్ళకి మళ్ళీ మనతోని ఇంకొక ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొని వెళ్ళమన్నాడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫోటోస్ దిగుతారు కదా కొంతమందికి సెల్లులో అయితే అన్నీసెల్ఫీసే ఉంటాయి కదా మనకిట్ల ఇండివిడ్యువల్ పిక్స్ కావాలంటే కూడా ఒక ఫోటోగ్రాఫర్ని మన ఏజెన్సీ పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడారు మీకెవరన్నా ఫోటోగ్రాఫర్ తెలుసా మేడం ఓకే మ్యామ్ మళ్ళీ డౌటొస్తే కాల్ చేస్తా